ఆ నమస్తే మేడం మా పిల్లల్నీ ఇద్దరిని స్కూల్లో జాయిన్ చెయ్యడం కోసం వచ్చాము మేడం నాకు ఇద్దరు పిల్లలు మేడం వాళ్ళకి వయసు వచ్చి ఐదు సంవత్సరాలు అదే అడ్మిషన్స్ ఎప్పట్నుంచి స్టార్ట్ అవుతాయి మేడం స్టార్ట్ అయ్యాయా ఇంకా లేదా స్టార్ట్ చేస్తారా ఏంటి ఓకే మేడం మరి ప్రూఫ్స్ ఏం తేవాలి అంటారు పిల్లలవె సరిపోతాయా లేదా తల్లిదండ్రులవి కూడా కావాలా ఓకే మేడం మరి పేమెంట్ డబ్బులు ఎంత మేడం ఫీజు ఓకే మేడం మరి మన స్కూల్లో స్టడీ ఎలా ఉంటుంది పిల్లలకి మాస్టర్లు అందరు ఉన్నారా టీచర్స్ ఉపాధ్యాయులు ఓకే మేడం టైమింగ్స్ ఎట్లా మేడం ఓకే మేడం మరి అప్పుడు మనకి ట్రా ట్రావెలింగ్ ఏమైనా ఉందా మేడం అందుబాటులోను ఓకే మేడం తప్పకుండా మేడం తప్పకుండా ట్రై చేస్తాం మేడం ఓకే మేడం ధన్యవాదములు మళ్ళీ ఎప్పుడు రా